మన తెలంగాణలో బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలు కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా నిత్యాత్మక చర్యలు విద్యార్థి విజ్ఞతలు మార్గదర్శకత్వాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి విద్యాధనం చౌక ఫర్ ఫీజ్ ప్రోగ్రామ్స్ ఫ్రీమెట్రో సర్కార్ ఫీస్ చీఫ్ మినిస్టర్స్ హోం మినిస్టర్స్ సర్కార్ ఫీస్ పథకం ఇలాంటివి మినిస్టర్స్ ఎన్నో ఎన్నో పథకాలు ఎన్నోపెట్టారు ఇంకా తెలంగాణలో బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలలో ఉన్నత విద్యని ప్రోత్సహించడం చేపట్టడం చర్యలు ఇలాంటి కార్యక్రమాలు ఏవేవో ఉన్నాయి ఇంకా చాలామంది విద్యార్థులు ఎంతో మంచి ప్రోత్సాహంతో వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంకా కుటుంబంలో చదువుకున్న వాళ్ళ ప్రోత్సాహంతో ఎన్నో పనులు చేస్తు ఉంటారు అలాంటి విద్యార్థులు మంచి స్థాయిలో ఉంటారు ఇంకా విద్యార్థి వేతనాలు ఇలాంటివి మార్గదర్శకత్వాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇంకా విద్యా సరఫరా ఫీస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల విద్యార్థులకి తెలంగాణలో బలహీన వర్గాలు ఇలాంటివి ఏమీ లేకుండా అందరు ఒకటే లాగా చదవడము ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా ఎన్నో క్యాస్ట్ ఫీలింగ్ ఇలాంటివి పెట్టుకుంటున్నారు కాబట్టి అలాంటి ఫీలింగ్స్ అవన్నీ ఏమీ లేకుండా మంచిగా ఉండేటట్టు వీళ్ళు ప్రోత్సహిస్తారు ఇంకా టీచర్లు ఉపాధ్యాయులు అందరు కలిసి పిల్లలని ఎంతో ప్రోత్సాహంతో మంచిగా ఉంచుతారు ఇంకా తెలంగాణలో బలహీన వర్గాలు ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి విలు చర్యలు ఇలాంటివి తీసుకుంటారు ఇంకా విద్యార్థులు ఎంతో మంది మంచిగా చదువుకుంటారు చదువుకొని వాళ్ళు అంత మంచి స్థాయిలో ఉండాలని తెలంగాణలో అందరు చాలామంది అనుకుంటారు ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎంతో పోరాటం చేశారు తెలంగాణలో అలాంటి తెలంగాణలో బలహీన వర్గాలు అట్టడుగుల వర్గాలలో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి చేపట్టిన చర్యలు కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇట్లా విద్యార్థులు సల్ఫర్ ప్రోగ్రామ్స్ ఫ్రీమెట్రిక్ సల్ఫర్ ఫీజు ఇలాంటి ప్రోగ్రామ్స్ చీఫ్ మినిస్టర్స్ వారిని ఓవర్సీస్ సల్ఫర్ ఫీజు పథకం ఇలాంటి పథకాలు ప్రోగ్రామ్స్ ఎన్నో పెట్టారు ఇలాంటివి తెలంగాణ బలహీన వర్గాలలో విద్యార్థుల కోసం ఇలాంటివి ఎన్నో చేసి విద్యార్థులు ఎంతో మంది మంచిగా శ్రద్ధగా చదివేటట్టు తెలంగాణలో మినిస్టర్లు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఎంతో మంది పిల్లలని ప్రోత్సహించడం వాళ్ళ కోసం కేజీ టు పీజీ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టి పిల్లలను ప్రోత్సహించడం వాళ్ళు చదువుకొని మంచి స్థాయిలో ఉండేటట్టు చూడాలని ఎంతోమంది విద్యార్థులు అనుకుంటున్నారు ఇంకా ఉపాధ్యాయులు అందరు పిల్లలకి ఎట్లా చదవాలి ఎట్ల గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి వాటివన్నీ చెప్పి వాళ్ళకి మంచిగా చదివేటట్టు చూసుకుంటున్నారు అట్ల తెలంగాణలో బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఎన్నో చర్యలు తెలంగాణలో పెట్టారు అట్ల చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ సల్ఫర్ ఫీజు పథకం ఇలాంటి పథకాలు అన్ని పథకాలు పెట్టి పిల్లలని మంచి స్థాయిలో ఉండేటట్టు తెలంగాణలో చూసుకుంటున్నారు